భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా బాగుంది వేరే దేశాలతో పోల్చినప్పుడు సమగ్రవంతమైనటువంటి నీట్నెస్తో సరౌండింగ్స్ అనేది ఉండటం గమనించగలం మా చుట్టుపక్కల ఉండే ఆసుపత్రులు క్లినిక్లు చాలా శుభ్రంగా ఉంటాయి వాటిని శుభ్రపరిచేవారు ఎప్పుడూ వాటిపై జాగ్రత్తలు తీసుకుంటారు పరిశుభ్రంగా ఉన్న స్థలాన్ని వెను వెంటనే శుభ్రపరుస్తూ ఆ స్థలంలో బ్లీచింగ్ పౌడర్స్ కెమికల్స్ లాంటివి వేసి బ్యాక్టీరియాని అరికట్టడానికి వారు తగిన చర్యలు చేబడతారు మేము ఇలాంటి సవాళ్ళను చాలా ఎదుర్కొన్నాము చుట్టూ పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వలన అనేక రోగాలు రావడానికి కారణం అవుతుంది కాబట్టి మేము జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకుంటాము పరిశుభ్రత పొడవైన క్యూలు ఖర్చు పెట్టె స్తోమత పరిశుభ్రత పాటించడం పాటించడం వలన అందరికీ క్షేమంగా ఉంటుంది కాబట్టి మా భారత్ మా భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ చాలా బాగుంది అని మేము భావిస్తున్నాము